తెలుగు కాకుండా ఇతర సాహిత్యాలను అంటే నేను ఇంగ్లీష్ నావెల్స్ ఎక్కువ చదవడానికి ఇష్టపడతాను ఆ పుస్తకాలు స్థానిక మార్కెట్లలో దొరుకుతాయి అంటే బుక్స్టాల్లో కానీ బుక్స్టాల్లో లైబ్రరీలో చాలా ప్లేస్లలో దొరుకుతాయి లేదంటే నేను ఆన్లైన్లో సర్చ్ చేసి వాటిని ఆర్డర్ చేసుకుంటాను